నేను ఆన్లైన్ వెబ్సైట్లో మీ మిషో ఫ్లిప్కార్ట్ నుంచి డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఆ డ్రెస్సెస్ కూడా మంచిగా అంటే ప్రైజెస్ కూడా మంచిగా ఉన్నాయి డిస్కౌంట్స్లో ఉన్నాయని చెప్పి మేము ఆర్డర్ పెట్టడం జరిగింది అంటే కొన్ని కుర్తాస్ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే కుర్తాస్ ఆర్డర్ పెట్టాము డెలివరీ కూడా లేట్గా వచ్చింది డెలివరీ అలానే డ్రెస్ కూడా డ్రెస్ క్వాలిటీ వైస్గా ఒకే చాలా బాగుంది బట్ డెలివరీ కూడా లేట్ అయింది ఇంకా చూస్తే అది కొంచెం కలర్ కూడా వెబ్సైట్లో చూసినప్పుడు చాలా షైనీగా అనిపించింది కానీ వచ్చిన తరువాత అంత షైన్ లేదు క్వాలిటీ అయితే బాగుంది కానీ కలర్ అంత షైన్ కూడా లేదు స్టోన్స్ కూడా పెద్ద లుక్ అయితే లేదు క్వాలిటీ వైస్గా కొంచెం బాగుంది